మహారాష్ట్రలో ఆంధ్రరాష్ట్రంలో ఆరోగ్య పరిస్థులు చాలా బాగున్నాయి రాజ్యాంగం శురశఖ కార్యక్రమంలో నాలుగు నూట ఎనిమిది అంబులెన్సుల ద్వారా నూట నాలుగు అంధారులు పియస్లకి సబ్సెంటర్లకి అన్నిట్లకి మందులు పంపిస్తున్నారు జయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అవి రాకుండా శానిటైజింగ్ చేస్తున్నారు బ్లీచింగ్ ఇస్తున్నారు రాటంగా కాపాడానికి కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు అ శుభవార్తల ద్వారా ఇంటి ఇంటికి వెళ్ళి ట్యాబ్లేట్లు ఇవ్వడము మరి జాగ్రత్తలు చెప్పడము అలాగే ఆ మానానికి రెండు పియస్సిలు అలాగే గ్రామాల్లో విలేజుల్లో పియస్సిలు ఏర్పాటు చేశారు పియస్సిలు వల్ల అన్ని రకాల వ్యా బ్ల బ్లడ్ టెస్ట్లు మరియు మల్టీ ల్యాబ్ టెక్నీషన్ ద్వారా వైద్య పరీక్షలు రక్త పరీక్షలు మరియు స్కానింగులు ఎక్సరేలు బ్లడ్ రిపోర్టులు బ్లడ్ కౌంట్లు ఇలా చాలా రకాలుగా అన్ని సేవలు అందిస్తున్నారు ఎమర్జెన్సీ వచ్చిన ద్వారా ఆర్డిసి ద్వారా గుండె ఆపరేషన్లు మరియు రకరకాల ప్లేగు క్యాన్సర్ ఆపరేషన్లు ఈ కళ్ళు ముక్కు నోరు చెవి తగిన పాస్టిస్లు అన్నిటి రకాలు

ఆ వ్య వ్యాయణములకు మరియు ఫారమెస్టులకి జయాణింలకి ఎలాంటి ట్రైనింగ్లు ఇవ్వడము యువతలకి ట్రైనింగ్లు ఇవ్వడం ఎంపిహెచ్డబ్ల్యులకి యమ్యల్ఏలకి అన్నిటికి వాటిలకి టైనింగ్లు ఇవ్వడము టైనింగ్ సెంటర్లు పెట్టడము స్కిల్ హబ్బులు పెట్టడము మరియు మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా జిల్లాకి ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయడం లేదా మండలానికి ఒక డిగ్రీ కళాశాల మరియు ఇంటర్ కళాశాలు వైద్య కళాశాల ఏర్పాటు చేసి వాళ్ళకి టైనింగ్లు ఇవ్వడము మళ్ళీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి ఎంఐబిఎస్లు చదువులు ఇవ్వడము కే జస్వంతి కే జస్వంతి చదువులు ఇవ్వడము పెద్ద హాస్పిటల్ ట్రైనింగులు ఇవ్వడం ఇలా చాలా రకాలుగా సేవలు అందుతున్నాయి